నమస్తే సార్ బాగున్నానండి మీ ఆరోగ్యం గట్రా ఎలా ఉంటుందండి అదే మొన్న ఎయిర్పోర్ట్కి వెళ్తానన్నారు ఎక్కడికి వెళ్ళారండి గన్నవరమండీ ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఉంటుంది చెప్పండి అక్కడ ఎలా ఉంటుందండి ఎయిర్పోర్టు డెవెలప్ చేసారన్నట్టు విన్నాను

ఓకే అండి అంటే ఇప్పుడు మనం మన రాష్ట్రం దాటి హైదరాబాదు వెళ్ళకుండా గన్నవరం నుంచి అయితే వెళ్ళిపోవచ్చంటారు ఎయిర్పోర్ట్కి అదే ఏరోప్లెయిన్ మీద అవునండి

మన ఆంధ్రప్రదేశ్లో బాగా డెవెలప్ చేశారు అంటారు అయితే గన్నవరాన్ని

సరేనండి నేను వెళ్ళినప్పుడు మీకే కాంటాక్ట్ చేస్తానండి సరేనండి వెళదాము అనే అనుకుంటున్నామండి మేము వెళ్ళినప్పుడు చెప్తామండి సరేనండి